తెలుగు భాషను ఉపయోగించే తెలుగు భాషలోని జాతులు ఏవంటే తెలుగు రాష్ట్రంలో హిందూసు బోయవాళ్ళు క్రిస్టియన్సు మాలలు మాదిగలు ఎవ్వరైనా తెలుగు భాషను వాడతారు తెలుగు రాష్ట్రాల్లోని జాతి వారంతా ఆంధ్రప్రదేశ్లో జాతివారంతా తెలుగునే వాడతారు గిరిజనప ప్రాంతస్తులు కూడా తెలుగునే వాడతారు గిరిజన నేతరులో తెలుగు మాట్లాడే విధానం కొంచెం వేరుగా ఉండచ్చు ఎందుకంటే అచ్చమైన తెలుగు మాట్లాడడం రాకపోయి ఇండచ్చు ఎందుకంటే గిరిజన ప్రాంతంలో ఉన్నవారు వారి త మా మాతృభాష వేరే అయ్యి ఉండవచ్చు ఈ గిరిజన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతస్తులు వాళ్ళది మాతృభాష అచ్చమైన తెలుగు అయినందున వాళ్ళు బాగా మాట్లాడుతూ ఉండొచ్చు